నాకు ప్రకృతి ఫోటోలు ఫోటో తీయడం అంటే చాలా ఇష్టం అందులో నాకు బాగా నచ్చిన ఫోటో దాని వెనక ఉన్న కథ చాలా వరకు ప్రకృతి యొక్క సౌందర్యం మరియు శాంతికి ఆకర్షితులు ఉన్నాయి అద్బుతమైన భూదృశ్యం రంగుల సెట్టింగ్లు లావణ్యం కోసం గడిపే సూర్యాస్తమయం సున్నితమైన పుష్పం గురించి చిత్రం చేయడం వారికి వేరే అందించే అవకాశం ఉంది ప్రకృతి సంబంధం ప్రకృతి ఫోటోగ్రఫీ దీనిని ప్రకృతితో అనుబంధం స్థాయికి తీసుకొనే అవకాశం అందిస్తుంది పర్యావరణంలో మనిషి ప్రవేశం చేయడం అది సార్వోత్రిక సమంజసాన్ని చూసుకొనేందుకు అనుమతి ఇస్తుంది ప్రాకృతిక వాతావరణంలో ముగిసే వ్యాప్తిని అవగాహించడం ప్రకృతితో సామరస్యం అనుభవించడం ద్వారా కొన్నిసార్లు మనిషికి ప్రకృతిని ఆదరించడం సాధ్యము అనిపిస్తుంది ఫోటోగ్రాఫ్స్ ప్రకృతి ప్రపంచంలో వివిధ మరియు మార్పుని మించి ప్రకృతిని రికార్డు చేయడానికి ముఖ్యంగా ఉంది పర్యావరణం చాలా మందిని నియంత్రణ మరియు క్లయిమెట్ చేంజ్ లేదా స్థితిని ఎదురుకొనే సమయంలో ప్రకృతి ఫోటోలు వాడుకతో ఉంటాయి